మీరు మీ దగ్గర ఫ్లవర్సు అవి సప్లయ్ చేస్తారంట కదండీ అంటే ఏ రకాలు ఉంటాయండి మీ దగ్గర

గులాబీ అంటే ఏ రకం ఉంటుందండి బెంగళూరు నాటు గులాబీ దొరకదండి ఆ గులాబీల్లో రకాలు ఉంటాయి కదా ఎల్లో బ్లాకు అవి ఉంటాయి అవి ఏ రకాలు ఉంటాయి ఎల్లో ఒక్కటే ఉంటుందా రెడ్ మాములుగా దొరుకుతాయి బ్లాక్ ఏమైనా ట్రై చెయ్యగలుగుతారా సరే వస్తే ఒకవేళ నాకు ఫోన్ చెయ్యండి అయితే మీ దగ్గర ఉన్నవాటిలో నాటు గులాబీలు కొన్ని ఒక రెండు కేజీలు చామంతి పూలు ఒక కేజీ గులాబీ పూలు ఒక పావు కేజీ కనకాంబరాలు బెంగళూరు గులాబీ ఒక కేజీ సప్లయ్ చెయ్యండి ఓకేనండి ఓకే